ఇప్పుడే చిత్రలేఖనం మొదలుపెట్టే వారికి ఒక పని స్టార్ట్ చేస్తున్నారు అంటే ఒక గుడ్ అడ్వర్టైజ్ చేయాలి మనం ఒక వ్యక్తి చిత్రీకరణ మొదలు పెడుతున్నాడు అంటే ఆయన గొప్ప వ్యక్తి కావాలనే కోరుకుంటాం అండ్ వానికి ఒక పెయింటర్ కావాలంటే వాడు ఒక మంచి చిత్రలేఖనం కావాలంటే వానికి సపోర్ట్ చేయాలి అండ్ వానికి ఏమి చెప్పాలి మిస్టేక్స్ ఏవో వస్తూ ఉంటాయి లైఫ్లో వస్తూ ఉంటాయి మిస్టేక్స్ పెయింటింగ్ వేసేటప్పుడు వస్తూ ఉంటాయి అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కొన్ని చోట్ల తడబడినప్పుడు అండ్ సంటైమ్స్ చిత్రీకరణ రిజెక్ట్ చేసినప్పుడు కూడా మనం స్టేగా ఉండాలి ఆ చిత్రీకరణ మొదలు పెట్టేవారికి ఏలాంటి ఆలోచన అంటే ఎప్పుడు వెనక్కు తగ్గదు ఎలాంటి సిచ్యువేషన్లో అయిన సరే వెనక్కు తగ్గకూడదు నీ ప్రదర్శన ఏంటో మన ఇండియాకి తెలిసేటట్లు నీ వరల్డ్కి తెలిసేటట్లు నీ చిత్రీకరణ ఉండాలి నువ్వు ప్రతీ దానిపైన కాన్సెంట్రేట్ చేయాలి నీ చిత్రీకరణ ఎలా వస్తుంది ఎలా ఎక్కడ నుంచి ఎలా స్టెప్ బై స్టెప్ ఎక్కడ పోతుంది బ్యాక్ వస్తున్నవా అప్ వెళ్తున్నవా చిత్రం వేసేటప్పుడు మైండ్సెట్ ఎలా ఉండాలి చిత్రం వేశాక ఒకసారి చూసుకోవాలి చిత్ అండ్ పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంది కంపేర్ చేసుకోవాలి

ట్రై చేయాలి ట్రై చేస్తూనే ఉండాలి ట్రై అండ్ ట్రై ట్రై నెవ్వర్ గివ్ అప్ ఎప్పుడు కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లోనే కాదు థామస్ అల్వా ఎడిసన్ థౌసండ్స్ అటెంప్ట్లో వచ్చింది బల్బ్ మనం ఫోకస్ ఫోకస్ ఆన్ ద పెయింటింగ్ మనం పెయింటింగ్ వేస్తే మన పక్కనున్న పీపుల్స్ ఫస్ట్ ఎవ్వడు ఎంకరేజ్ చేయరు వీడేంటి అది ఇది అంటారు అండ్ మనం ఎంకరేజ్ చెయ్యాలి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తే వానికి ఆశ పెరుగుద్ది పెయింటింగ్ ఏ చ ఎలా వెయ్యాలో తెలుస్తుంది మనం కూడా కొన్ని అడ్వైస్లు ఇయ్యాలి వానికి మనకు తెలిసిన అడ్వైస్లు ఇవ్వాలి వానికి ఏమేం కావాలో అప్పు కూడా మనం కొంచెం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్రమ్ పెన్సిల్స్ పెన్స్ కలర్స్ ట్రేడింగ్స్ అవన్నీ తెచ్చివ్వడానికి ట్రై చెయ్యాలి వానికి ప్రోత్సహించాలి నువ్ పెయింటింగ్ వేస్తే ఇప్పటి కాలంలో పెయింటర్స్కి బాగా రిమాండ్ ఉంది డిమాండ్ ఉంది పెయింటింగ్ అట్లావేయాలి మన్ అండ్ ఫేసెస్ కూడా వేస్తున్నారు అండ్ ఫేసెస్ కూడా వేస్తున్నారు అంటే అంత మంచి పెయింటర్స్ ఉన్నారు అంత మంచి ఆర్టిస్ట్లు ఉన్నారు అంత మంచి వాళ్ళకు మనం ప్రోత్సహిస్తేనే అంత మంచి ఆర్టిస్ట్లైతారు బట్ మనం వెనక్కి దిగిపిచ్చి వీడు ఆదేంది వీడు ఇదేంది నువ్వు ఆ ఫీల్డ్లోకి పోతే బాగోదు ఈ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది అని ఛీ ఛీ ఆర్టిస్ట్లకి ఎప్పుడూ వెనక్కి వెనక్కి వెనక్కి గుంజకూడదు మనం వాళ్ళకి ఏం కావాలో అది తెప్పియా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి మన ద్వారా వెళ్ళే చెయ్యాలి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి